చెప్పండి మీ అదే నేనిప్పుడు కొత్త పాత మొబైల్ చేంజ్ చేసి కొత్త మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నా

అంటే ప్రసుతం నేను ఎంఐ వాడుతున్నానండి ఇప్పుడు లేటెస్ట్ మార్కెట్లో ఏమున్నాయి కొంచెం చెప్తారా మోడల్సు మా బడ్జెట్ ఒక ఫిఫ్త్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ తౌజండ్ లోపు వేరే ఏదైనా పర్వాలేదు ఎక్స్చేంజ్ పెట్టిన తర్వాతే ట్వంటీ ఫైవ్ తౌజండ్ అండి ఓకే ఫైవ్ జియా అండి ఓకే

కెమెరా ఎన్ని పిక్సల్స్ అండి ఓకేనా ఏంటి కంపెనీ ఏమన్నారండి మోటోవా మోటో పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఇంకా ఏమున్నాయి మోడల్స్ వన్ ప్లస్ అలా ఏమన్నా ఉన్నాయా వివోనా ఓకే మీది ఎక్కడండి షాప్ లొకేషన్ విజయవాడ అండి విజయవాడలో విజయవాడలో ఏ టు జెడ్ మొబైల్స్ ఓకేనండి నేను కంపేర్ చేసుకుని వేరే చోట కూడా మీకు ఈ ఫాలో అప్ అవుతాను ఓకే ఓకేనండి సరేనండి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను త్యాంక్ యూ అండి త్యాంక్ యూ